ఆడవాళ్ళకి ప్రొద్దున లేవగానే మొదట ఇంటిని చక్కబెట్టాలి తరువాత పెళ్లైన వాళ్ళకైతే పిల్లలు తన హస్బండ్ పెళ్ళిగానే వాళ్ళకి ఉద్యోగమంటూ పరుగులు ఈ నెలల భారత సమాజంలో అడవారి పాత్ర ఎల మారింది ఒక ఆడ ఆడ మనిషి ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒక ఈక్వల్ ఈక్వాలిటీ అనేది వచ్చింది కానీ అందరూ పాటించడం లేదు ఏదో పాటించేవాళ్ళు పాటిస్తున్నారు ఆడ భారతదేశంలో ఆడవారు సురక్షితంగా ఉంటారని ఉద్యోగాలలో విద్యలో వారికి సహా సమాన అవకాశ లభిస్తున్నాయని అనుకుంటన్నారా ఆఫ్కోర్స్ లభిస్తున్నాయి ఉద్యోగం పట్ల బాధ్యత పట్ల లవిస్తున్నాయి

బాగానే ఉంది భారతదేశంలో ఆడవాళ్ళకి బాగానే ఉంది ఈ చిన్న చిన్న ఇది తప్పించి ఆడవాళ్ళ విషయంలో మిస్బిహేవ్ లాంటివి తప్పించి మిగతా అంతా ఓకే బాగానే ఉంది అండ్ భారతదేశంలో అలా సురక్షితంగా అంటే చూస్తుంటాము కదా టీవీ న్యూస్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఆడేవాళ్ళు కూడా సేఫ్గానే ఉంటారు ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే ఈక్వాలిటీ ఉంది ఉండాలి కూడా అన్ని దగ్గరలో పాటించాలి